నేను శారీరకంగా బలపడడం కోసం రన్నింగ్ అనేది నా మార్గంగా ఎంచుకున్నాను నేను గత నాలుగు ఐదు సంవత్సరాలుగా రన్నింగ్ చేస్తున్నాను నేను నాలుగైదు మ్యారథాన్లలో పాల్గొన్నను నేను అందులో మూడు మ్యారథాన్లు గెలుచుకున్నాను నా బలాలు నా కాళ్ళు నేను ఎంత దూరమైనా పరిగెత్తగలుతాను